నేను సామ్సంగ్ హెడ్ఫోన్స్ ఒకటి తీసుకున్నాను అది నల్ల కలర్లో నాకు నచ్చిన కలర్లో తీసుకున్నాను కానీ అది త్వరగా డ్యామేజ్ అయిపోయింది దాని వల్ల నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను దాన్ని తీసి మూడు నెలలు మాత్రమే అయింది కానీ అది ఎంతగా యూస్ చేయలేదు కానీ అది డ్యామేజ్ అయిపోయింది దాని వైరు సరిగ్గా కట్ అయిపోయింది ఛార్జింగ్ సరిగ్గా ఎక్కట్లేదు అందువల్ల నేను దాన్ని రిటర్న్ చేయాలనుకుంటున్నాను కానీ అది తీసి మూడు మాసాలు మాత్రమే అయ్యింది దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు కానీ తక్కువ డబ్బులతో తీసినా కానీ దానికి ఉపయోగం లేదు ఎటువంటి చార్జింగ్ ఎక్కట్లేదు వైర్ మాత్రం తెగిపోయింది ఎలాంటి